హలో సార్ నాకు ఒక రెస్టారెంట్లో ఆహారం ఆర్డర్ చేయాల్సి ఉంది కానీ నాకు తక్కువ చక్కెర లేదా తక్కువ ఉప్పు ఉన్న ఆహారం కావాలి దీని గురించి మీరు నాకు సహాయపడగలరా నేను ఆహారం ఆర్డర్ చేసే ముందు నా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను నాకు ఎక్కువ ఉప్పు తినడం అలవాటు లేదు అలాగే తక్కువ చక్కెర ఉండే ఆహారం తీసుకోవాలి మీరు మెనూని చూసి ఏ వంటకాల్లో తక్కువ ఉప్పు తక్కువ చక్కెర వాడుతారో చెప్పగలరా లేకపోతే మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు నాకోసం కిచెన్ స్టాఫ్తో మాట్లాడి ఈ మార్పులు చేయగలరా ఇంకా మీరు తీపి మెంటర్స్లోతో తక్కువ తీపి కోసం ఆప్షన్ ఉందా అలాగే ఎంట్రీలో తక్కువ ఉప్పు పెట్టించగలరా ఇది సాధ్యమేనా మీ రెస్టారెంట్లో ఈ రకమైన ఆహారం ముందే తయారవుతుందా లేదా నేను ప్రత్యేకంగా చెప్పిన తర్వాతే తయారు చేస్తారా ఆర్డర్ తీసుకోడానికి ఆన్లైన్ ఆప్షన్ ఉందా లేక మీరు సర్వర్తో మాట్లాడి దీన్ని సూచించగలరా సూచించాలా ఇది నాకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే నేను ఆరోగ్యపరంగా నియంత్రిత ఆహారం తీసుకోవాలి మీరు సహాయపడితే నేను మిమ్మల్ని తిరిగి సంప్రదించి ఎప్పటికప్పుడు ఇలాంటి ఆర్డర్ల గురించి అడుగుతాను దయచేసి వీలైనంత త్వరగా నాకు సమాధానం ఇవ్వండి ఎందుకంటే నేను ఆహారం ఆర్డర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను